అవును మేడం చెప్పండి ఆ ఉంది మేడం ఆ ఓకే మేడం సరే మేడమ్ ఎంతమంది పీపుల్సు త్రీ టు ఫోర్ మెంబెర్స్ ఫోరా త్రీ నా మేడం కన్ఫాంగా చెప్పండి మేడం ఫోర్ నంబర్సా మేడం ఫోర్ మెంబెర్స్ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్టిద్ది మేడం అప్ అండ్ డౌనా మేడం ఓకే ఓకే డ్రాపింగ్ ఒకటేనా లేదంటే డ్రాపింగ్తో పికపా డ్రాపింగ్ టు పికప్పా మేడం మరి తగ్గదు మేడం చెప్పండి మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సరే సరే మేడం ఎక్కడికి రావాలి మేడం రేపు ఆ ఓకే మేడం ఓకే ఎన్నింటికి రావాలి మేడం

ఆ ఓకే మేడం స్యూర్ మేడం ఓకే ఓకే మ్యాడమ్